చికెన్ మటన్ ప్రాన్స్

ఫిష్

ఆఫ్ బాయిల్డ్ ఎగ్ గ్రిల్డ్డ్ చికెన్ చీజి చికెన్ పిజ్జా బర్గర్ చికెన్ పిజ్జా వెజిటేబుల్ పిజ్జా చీస్డ్ బర్గర్ బ్రెడ్ డోనట్స్ ఆరెంజ్ జ్యూస్ ఆపిల్ జ్యూస్ ఫ్రూటీ ఫ్రెంచ్ ఫ్రైస్ దాల్ ప్రోటీన్ షేక్ మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ పన్నీర్ పన్నీర్ మాసాల పన్నీర్ కర్రీ చికెన్ కబాబ్ పన్నీర్ కబాబ్ చీస్ కేక్ చాక్లెట్ డోనెట్ ఐస్ క్రీమ్